చెప్పండి అవునండి అవునండి చెప్పండి సార్ మీకు ఏం కావాలి అన్నీ ఉన్నాయి సార్ అన్నీ వెరైటీసు ఉంటాయి సార్ మ్యాగ్జిమమ్ అన్నీ ఉంటాయి ఫ్రైడ్ రైస్ మామూలుగా బిర్యానీ ఇది వెజిటేరియన్ హోటల్ సార్ వెజిటేరియన్ వెజిటేరియన్ సార్ ఎక్కువ వెజిటేరియన్ ఉంటుంది నాన్వెజ్ అంతగా ఉండదు వెజిటేరియన్ ఉంటుంది

ఉన్నాయి ఉన్నాయి అండి మిక్స్డ్ వెజిటేబుల్ ఉంది అవునండి మిక్స్డ్వి ఉన్నాయి పుల్కాలు మిక్స్డ్వి ఉన్నాయి అండి మిక్స్డ్ రైస్ ఉందండి అన్నీ ఉన్నాయి అన్నీ మీకు ఏది కావాలో చెప్తే దాన్ని మేము ఆర్డర్ మీకు అమౌంట్ అదీ చెప్తామండి వెజ్ బిర్యానీ నోట్ చేసుకో వెజ్ బిర్యానీ పుల్కాలు మిక్స్ వెజ్ కర్రీ

మలై కొఫ్తా స్వీట్ అది పర్లేదు మీరు చెప్పండి సార్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేస్తాం

క్యాబేజ్ అది పకోడా టైప్లో వస్తుంది సార్ సరే సార్ కర్డ్ రైసా కర్డ్ రైస్ కూడానా కర్డ్ లాస్ట్లో కర్డ్ రైస్ సార్ వెజ్ బిర్యానీ చెప్పారు సార్ వెజ్ బిర్యానీ వన్ ట్వెంటీ రుపీస్ సార్ పుల్కాలు సిక్స్ వచ్చి అవి కూడా ట్వెంటీ రుపీస్ సార్ వెజ్ కర్రీ అది హండ్రెడ్ రుపీస్ సార్ మలై కోఫ్తా మలై కోఫ్తా కూడా ఎయిటీ రుపీస్ పడుతుంది సార్ క్యాబేజ్ పకోడీ కూడా ఒక ఎయిటీ రుపీస్ సార్ కర్డ్ రైస్ కూడ ఒక హండ్రెడ్ రుపీస్ దాకా ఉంటుంది సార్ టోటల్ బట్టి మీకు అన్నీ బిల్లు పెడతాం సార్ మీరు ఇంటి అడ్రసు అవన్నీ సెండ్ చేస్తే మేము బాయ్ చేత పంపిస్తాం

థ్యాంక్ యూ థ్యాంక్ యూ